ఈ విధంగా నాకు నా స్నేహితురాలు ఇచ్చే చక్కని సలహాలు నా వ్యాపారానికి ఎంతగానో ఉపయోగపడతాయి

చాలామంది చేయాలనుకుంటారు కానీ అందులో అవకతవకలు వచ్చినప్పుడు మనం వాటిని తట్టుకొని నిలవడగలగాలి అలా నిలబడినప్పుడే మనం ఆ వ్యాపారంలో సాధించగలుగుతాం